గుడ్ మార్నింగ్ సార్ అదే మీటింగ్ పెట్టారు కదా సార్ మనకి మరి మా అబ్బాయికి మార్క్స్ ఎలా వచ్చాయి సార్ అదే సార్ మార్క్స్ బాగానే వచ్చాయి సార్ అన్నింటిలో ఎందువల్ల అంటారు సార్ ఓకే ఓకే సార్ అంటే ఇక్కడ సరిగ్గా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు సార్ ట్యూషన్ ఓకే సార్ ఓకే సార్ అవునండీ అతని హెల్త్ పరంగా బాగా లేదు అందుకనే ఆబ్సెంట్ అవుతున్నాడు సార్ ఓకే ఉన్నాయి సార్ పంపిస్తాము కొంచం నెక్స్ట్ యూనిట్లో కొంచెం వచ్చేడట్టు చూడండి సార్ మీరు కూడా కొంచెం స్కూల్లో కేర్ తీసుకుని నెక్స్ట్ యూనిట్లో ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అయితే ఓకే సార్ వెళ్ళొస్తాము బాగానే ఉంటాడు సార్ చదువుతాడు బాగానే చదువుతాడు ఓకే సార్ అయితే వెళ్ళొస్తాము సార్ సరే సార్